నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫైనాన్షిల్గా నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఒకసారి ఉద్యోగం మారడానికి ట్రై చేసిన సందర్భంలో కొన్ని నెలలు నేను ఖాళీగా ఉన్నాను అప్పుడు ఫైనాన్షిల్గా నేను చాలా నిరుత్సాహపడ్డాను అటువంటి సమయంలో నా నాకు నేనుగా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గురించి ఆలోచించి ఒక వ్యాపారం ఒక బిజినెస్ ఏదైనా మంచిగా పెట్టుకున్నట్లయితే మనం ముందుకెళ్ళవచ్చని అనుకున్నాను అప్పుడే నాకు తగినటువంటి ఒక గ్రాసరి ఒక జనరల్ స్టోర్ ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేసాను దానిలో నాకు మంచిగా చాలా రిటన్స్ వస్తున్నాయి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను